ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అనేది ఒక ఫంక్షన్లాగా జరిపారు మా కాలేజ్లో ఆ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఫంక్షన్కి మేము చాలా మా కాలేజ్లో చాలా మంది పార్టిసిపేట్ చేశారు ఫ జూనియర్స్ కానీ సీనియర్స్ కానీ మేము కానీ అందరము పార్టిసిపేట్ చేసినాం అందరూ అందరి టాలెంట్స్ బయటపడినాయి ఆ రోజు ఏమంటే ఒకొక్కరు ఒకొక్కలాగా చేశారు మేమైతే చాలా చాలా చాలా బాగా చేశాము ఇంకా అందరూ పార్టిసిపేట్ చేసినారు మేమైతే బాగా ఎంజాయ్ చేసినాం ఆ రోజుని నేనైతే ఆ ఒక డిఫ్రెంట్గా చేదాం అని సింక్ చేసిన నేనేం చేసానంటే ఒక చిన్న ఇల్లు చేసి దాంట్లో పక్కన చెట్లు పెట్టి ఇంకా దాని బయట అనిమల్స్ అంటే పక్షులు కానీ అన్నీ పెట్టి బాగా డెకరేట్ చేసాము ఇంకా అందరు ఒకొక్కరు ఒకొక్కలాగా వాళ్ళ వాళ్ళ మైండ్ సెట్ ఏముందో అది చేసారు మేము కూడా వేరే వేరేగా మా ఫ్రెండ్స్ నేను కాకుండగా మా ఫ్రెండ్స్ కూడా వున్నారు వాళ్లు కూడా వేరే వేరేగా చేసారు ఇంకా మేము అనుకుంటూవున్నాం మాకు ప్రైజ్ రావాలి రావాలి అనేసి కాని మాకు రాలేదు సో మేము ఏమి బాధపడలేదు ఎందుకంటే మా కాలేజ్ అదొక ఫంక్షన్ మాత్రమే కాబట్టి పార్టిసిపేట్ చేయాలి కాబట్టి చేసినాము ఇంకా ఆ పార్టిసిపే ఆ పార్టిసిపేట్ చేశె వల్ల మేము బాగా ఎంజాయ్ చేసినాం దీనివల్ల ఏమి ఉపయోగము ఎట్ల వుంటుంది ఎక్స్పీరియన్స్ ఎట్ల వుంటుంది ఎట్ల చేయచ్చు అనేసి మా మేము తెలుసుకున్నాం ఇంకొకసారి పెడ్తే మా కాలేజీలో ఖచ్చితంగా మేము ఫస్ట్ ప్రైజ్ రావడానికి మేము ఖచ్చితంగా పాల్గోన్ పాల్గొంటాం ఇంక ట్రై చేస్తాం కాబట్టి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అనేది ఒక చిన్న చూపుగా చూడకూడదు అన్ని డిపార్ట్మెంట్స్ లాగానే ఇది కూడా ఒక డిపార్ట్మెంట్ కాబట్టి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కూడా చాలా మంచిది మన ఓన్ ఐడియాస్ బయటపడతాయి మన ఐడియాస్ బయటపడతాయి అందరు ఐడియాస్ బయటపడతాయి కాబట్టి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కూడా చాలా మంచిది